తెలుగు భాష నేను నేను నాకు తెలిసిన వేరే భాషలతో పోలిస్తే తెలుగు భాష చాలా కష్టమండి ఎందుకంటే మనం ఇంగ్లీషు హిందీ నేర్చుకోవడం చాలా ఈజీ ఎవరన్నా మాట్లాడుతుంటే మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు రెండు మూడు సార్లు విని కానీ తెలుగు భాష అలా కాదు మనం చాలా విషయాలుంటాయ్ చాలా పదాలు ఉంటాయి కఠినమైన పదాలు వాటిని మనం బాగా నేర్చుకోవాలి ఎక్కువ ఎందుకంటే ఎక్కువగా మనం వాడుక భాషలో అవి కూడా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఇంగ్లీషు హిందీ ఎవరన్నా రెండు మూడు సార్లు మనతో మాట్లాడినా లేదంటే మనం వేరే వాళ్ళతో అలా మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మనకు వచ్చేస్తాయి కానీ తెలుగు మాత్రం అలా కాదు చాలా కష్టం మనం దాన్ని నేర్చుకోవాలన్నా రాయాలన్నా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్లకైతే వేరే ఊరి నుంచి అసలు తెలుగు రాదు అనుకున్న వాళ్లకైతే ఇంకా కష్టం అండి కాబట్టి వేరే భాషలతో పోలిస్తే చూసినట్లయితే తెలుగే బాగా కష్టము అని నేను అర్థం చేసుకున్నాను